మా సమూహంలో వారందరూ కలిసి వేడుక చేసుకుంటూ సరదాగా గడిపే ప్రసిద్ధ కమ్యూనిటీ ఈవెంట్లు చాలా ఉన్నాయి ఇందులో ప్రధానంగా నాకు నచ్చేది వినాయక చవితి సంబరాలు వినాయక చవితి పండుగని మా మా కమ్యూనిటీలో చాలా ప్రత్యేకమైన పండుగలాగా భావిస్తారు మా ఊరిలో పదకొండు రోజులు ఒక జాతర వాతావరణం లాంటిది నెలకొల్పుతుంది వినాయక చవితిలో గణేశుడి విగ్రహాన్ని మేము వినాయక చవితి పండుగకి నెల ముందు చాలా పెద్ద పెద్ద నగరాలలో వెళ్లి తిరిగి ఎంతో చూడడానికి ఎంతో ఆకర్షణగా కనిపించి ఎంతో బాగుండే లాంటిది విగ్రహాన్ని మేము తీసుకొని తర్వాత మా ఆ రోజు పండుగ నాడు పండుగకి రెండు మూడు రోజుల ముందు మా ఊరి బయట ఉండే మందిరంలో మేము వినాయకుడి కోసం స్టేజీ మండపం లాంటి డెకరేషన్లు చేసి సాయంత్రానికి మంచిగా ఆ స్టేజిని ముస్తాబు చేసి సాయంత్రం వినాయక స్వామి నీ పూజ చేసి మా ఊరిలోని హను ఆ హనుమంతుడి ఆలయంలో తీసుకెళ్లి పూజ చేసి విగ్రహాన్ని దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అప్పుడు మా అన్న వాళ్ళ ట్రాక్టర్లో ఎక్కించుకొని చాలా ఊరేగింపుతో ఉత్సాహంతో నినాదాలు పాడుతూ మేము తీసుక వస్తాము మరియు ఇక్కడికి తీసుకురావడం తీసుక వచ్చేసరికి చీకటి పడుతుంది చీకటిలోనూ మేము దివ్య హారతులతో ఎంతో ఉత్సాహంగా తీసుక వచ్చి మా వినాయ మా బుజ్జి వినాయకుడిని కూర్చోపెట్టి పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదం అక్కడ ఉన్నవాల్లందరికీ పంచుతాము పదకొండు రోజులు మేము బట్టలు తెచ్చుకొని అక్కడే దేవుడి సన్నిధిలోనే అక్కడే ఉంటూ అక్కడే బావిలో స్నానం చేస్తూ దేవుడి భక్తిలో నిమగ్నమై ఉంటాము ఆ పదకొండు రోజులు జరిగే పండగ వాతావరణం జీవితాంతం మర్చిపోయేలా గుర్తుంచుకునేలాగా ఉంటుంది దేవుడికి రోజు మేము చేసే పూజలు కార్య పూజా కార్యక్రమాలు మరియు వచ్చిన వారికి మూడు పూటలా అన్నదానం చేస్తూ వారి కడుపునిండా భోజనం పెడుతూ మరియు పిల్లల్ని ప్రోత్సహించడానికి ఎన్నెన్నో ఆటలు క్రీడలు పెట్టి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చి వాళ్ళని అలా ప్రోత్సహిస్తాము ఈ పదకొండు రోజులు దేవుడి గుడిలో ఏదో తెలియని ఒక శక్తి లాంటిది ఉంటుంది దీనివల్ల మేము పదకొండు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియనంత తొందరగా రోజులు గడిచిపోతాయి దేవుడి సన్నిధిలో పదకొండు రోజులపాటు దేవుడి పూజ చేస్తూ దేవుడిపై మేము చూపించే భక్తి శ్రద్ధ వల్ల మేము ఆ పదకొండు రోజుల తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్లలేకపోతున్నాము మా కమ్యూనిటీలో ఈ పండుగని చాలా ప్రత్యేకంగా చూస్తారు మరియు ఇందుకోసం కా మేము మా ఊరిలో గడప గడపకి వెళ్లి అప్పట్లో చందా జమ చేసే వాళ్ళము అలా చేస్తూ చేస్తూ మేము పిల్లలమే ప్రతీ సంవత్సరం ఎంతో కొంత ఆర్థిక సహాయం వేరే వారి దగ్గర నుంచి తీసుకొని పండగని చిన్న పండగలాగా మొదలుపెట్టి ఎంతో ఇప్పుడు ఘనంగా చేస్తూ మాకు ఇలాంటి పండగ వల్ల మాకు ఎంతో పేరొచ్చింది మాకు చాలా అంటే చాలా ఆదరణ మరియు గౌరవం దక్కింది మాకు ఈ గౌరవం కాకుండా మాకు అక్కడ ఉన్నప్పుడు వచ్చే ఆనందం మాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి పండుగలు మా కమ్యూనిటీలో చాలా జరుపుతాము కానీ వినాయక చవితికి అంటూ ప్రత్యేకమైన స్తా స్థానం ఉంది ఈ వినాయక చవితి పండుగ వల్ల మేము అసలు ఈ పదకొండు రోజులు మేము ఇంటికి వెళ్లడానికి కూడా ఇష్టపడము అంతలా దేవుడి దగ్గరే ఉంటూ అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది ఇలాంటి పండుగల వల్ల ఊరిలో ప్రజలు ఊరిలో ప్రజల మధ్య ఒక స్నేహం అనేది ఏర్పడుతుంది ఏర్పడడం వల్ల వారిలో వారికి మంచి బంధుత్వాలు కలిగి ఒకరికొకరు సహాయం చేస్తూ పరిచయాలు పెంచుకుంటూ ఒక కుటుంబం లాగా బతుకుతారు ఈ పండుగల వల్ల ఇలా ఎన్నో మనకి చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు జరుగుతాయి